నా పేరు బాను అరగంట క్రితం నేను సంగీత రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాను చికెన్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ నూడుల్స్ పొరపాటున నేను అనుకోకుండా నా పాత చిరునామాకి పెట్టేసాను రెండు డాష్ నాలుగు డాష్ ఐదు రామాలయం పక్క సందులో రెండవ ఇల్లు అది నా పాత అడ్రస్ ఇప్పుడు కొత్త చిరునామాకి డెలివరీ చేయాలి అది వచ్చి డోర్ నెంబర్ ఐదు డాష్ ఎనిమిది డాష్ తొమ్మిది రామాలయం గుడి పక్కన చెరువు వీ పక్క సందులో మూడవ ఇల్లు దయచేసి మీ డెలివరీ అక్కడికి రావాల్సిందిగా చె చెప్తున్నాను